నాకు ఇష్టమైన తెలుగు నటుడు చిరంజీవి మెగస్టారు ఆయన ఆయన మొదటి నుంచి కూడా స తన సొంత ప్రయత్నాలతోటి ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా పైకి వచ్చిన వ్యక్తి కష్టపడే తత్వం కష్టపడి వచ్చిన అవకాశాలన్నిటిని వినియోగించుకొని పైకి వచ్చారు అందులో చాలామంది అతని ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం అతని సినిమాలు చాలా చూసాను ఇన్స్పైరింగ్గా ఉండేవి చాలెంజ్ మూవీ ఒకటి అలాగే శంకర్ దాదా ఎంబిబిఎస్ ఏవి చూసుకున్నా సరే అవి ఎక్కువగా హాస్యాన్ని పండిస్తాయి అలాగే ఒక సమాజాన్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాయి దాని డైలాగ్ వేషం కానీ అన్న కూడా బాగుంటాయి ఒక మాస్టర్ మూవీ తీసుకున్నా లేదంటే చిరంజీవి మూవీ తీసుకున్నా ఏ పాత్రకి అయినా సరే అతను ఇట్టే ఇమిడిపోతాడు విలన్గా వేయాలన్నా అతని తరువాత ప్రియుడిగా వేయాలన్నా అతని తరువాతే హీరోగా అత్తకి యముడు అత్తకి మొగుడు యముడికి మొగుడు సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి అల్లుడా మజాకా సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే స్నేహానికి చూపించేవి కానీ అతని బయట నిజ జీవితంలో కూడా ఎంతో మంచి కార్యక్రమాాల అవి బాగా చేసారు బ్లడ్ క్యాంప్స్ పెట్టడం కానీ ఐ డొనేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు ఆయనే మొట్టమొదటిగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అంటే రక్తదాన శిబిరాలు రక్తదానం చేయాలి అనేది కానీ కంటిదానం చేయాలి అనేది కానీ ఆయనే మొట్టమొదటిగా మొదలుపెట్టాలని నా అభిప్రాయం అలాగే ఆయన చూసి ఇప్పుడు క్రొత్తగా నాని అనే యువ హీరో కూడా ఆయన ఈ మీద ఆయన ఆదర్శంగా తీసుకొని వచ్చిన వ్యక్తే అతను కూడా బాగా నటిస్తున్నారు అలాగే నాకు నచ్చిన నటి అంటే శ్రీదేవి సౌందర్య వీళ్ళు వాళ్ళ సొంత ట్యాలెంట్ ప్రతిభతోటి ఇండస్ట్రీలోని నిలదొక్కుకున్న వ్యక్తులు ఎంతో సాక్షకంగా వాళ్ళ హావభావాలు అందరినీ కూడా ముగ్ద మనోహరంగా చేస్తూ ఉంటాయి ఎంతో చక్కగా ఆకట్టుకుంటూ ఉంటాయి అలాగే వాళ్ళు నటించిన సినిమాల్లోనే ఎక్కువగా ఇష్టపడేవి ఏమి అంటే శ్రీదేవిది పదహారేళ్ళ వయసు నుంచి మొత్తం అన్ని కూడా తెలుసు ఆవిడవి అలాగే ఆవిడ డ్యాన్స్ కానీ వాయిస్ డెలివరీ కానీ అన్ని కూడా బాగుంటాయి సౌందర్యవి కూడా బాగుంటాయి ఆవిడ గల మరణించినందుకు చాలా బాధకరమనిపిస్తుంది అది తీసుకున్నప్పుడు చాలా బాధ నచ్చింది చిరంజివి గారితోటి వీళ్ళిద్దరూ కూడా ఎక్కువగా నటించారు కూడాను అందులోనే చిరంజివి గారు శ్రీదేవి గారు నడిచింది అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి బాగా బాగా ఇష్టమైన సినిమా అలాగే ఆయన నటించిన వాటిల్లోని ఛాలెంజ్ మూవీలో ఆయన సంపాదించడం ఎలాగా యూత్ ఏ విధంగా చెడిపోతున్నారు ప్రతి ఏ విధంగా పైకి రావాలి అలాగే మాస్టర్ మూవిలోని ఏ విధంగా సరి చేయాలి పిల్లల్ని శంకర్ దాదా ఎంబిబిఎస్లో అనే డైలాగ్ చెబుతారు నిజమైన రోగి అంటే రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానమని చెబుతారు ఆ కొన్ని కొన్ని డైలాగ్స్ ఆయన ఆయనకి వ్రాసినవి చాలా బాగుంటాయి